నేను మింత్రాలో టీషర్ట్స్ అలాగే షర్ట్ బుక్ చేసుకున్నాను నావీబ్లూ అలాగే పింక్ అండ్ వైట్ కొన్ని ఈ కలర్ షర్ట్లు బుక్ చేసుకున్నాను నేను చాలా యాప్స్లో వెతికాను అయితే నాకు దొరకలేదు మింత్రాలో ఈ షర్ట్స్ దొరికినందువల్ల నేను బుక్ చేసుకున్నాను అయితే డెలివరీ ఆలస్యమైంది నేను ఒక ఈవెంట్ కోసమని ఈ షర్ట్స్ బుక్ చేసుకున్నాను అవి అయితే నా ఈవెంట్ సమయం దగ్గర పడుతున్నా కానీ షర్ట్స్ అనేది ఆర్డర్ రాలేదు అందువల్ల నాకు నచ్చకపోవడం వలన నేను ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాను నా యొక్క క్యాన్సిల్ ఐడి నెంబర్ బట్టి నా ప్రాసెస్ని మీరు షర్ట్ ప్రాసెస్ని ఎలాగ క్యాన్సిల్ నా బుకింగ్ ఐడి నెంబర్ ఏడు ఎనిమిది సున్నా ఆరు రెండు మూడు ఒకటి ఈ నెంబర్తో నా క్యాన్సిల్ నా షర్ట్ని మీరు క్యాన్సిల్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను